నేను సందర్శించాలనుకునే ఇష్టమైన స్థలాలు ఏవి అనగా నాకు ముఖ్యంగా ఎక్కువ ఇష్టమైన స్థలం తిరుమల తిరుపతి జిల్లాలో ఉండే తిరుమల ఆలయం చూడాలంటే నాకు చాలా ఇష్టం తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే మేము నడకదారిన కుటుంబంతో కలిసి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంగా వెళ్తాము అలాగనే కాణిపాక దేవస్థానం చూడాలన్న మాకు చాలా ఇష్టం మరియు ఇక్కడే ఉన్నా తిరుపతి జిల్లాలో చంద్రగిరి కోటను చూడాలని ఇష్టం